ఇరవై ఎనిమిది అక్టోబర్ వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై జనవరి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది పన్నెండు జూన్ వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు ఇరవై ఒకటి మే వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై నాలుగు పదహారు డిసెంబర్ వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై నాలుగు